హలో ఆర్కె ట్రావెల్స్ డ్రైవర్ అండి మేము ఒక కార్ రెంటల్కి తీసుకోవాలనుకుంటున్నాము నరసరావుపేట నుంచి నాగార్జునసాగర్ డ్యాం దగ్గరికి వెళ్ళాలి మొత్తం ఐదుగురు ఉంటామండి మేము సోమవారం పద్దెనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి మీరు నరసరావుపేట శివుడి జంక్షన్ బొమ్మ దగ్గర మమల్ని ఎక్కించుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ చూసేసిన తర్వాత మళ్లీ మేము నరసరావుపేట వచ్చేస్తాం అనమాట మొత్తం ఎంత అవుతుంది అండి రెండు వేలు అవుతుందా సరేనండి మీరు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి నరసరావుపేట శివుడి బొమ్మ జంక్షన్ ఉంది కదా దాని ఎదురుకుండా వీధిలో మూడవ ఇల్లు అనమాట అక్కడికి వచ్చి మాకు మీరు ఫోన్ చేస్తే మేము బయటకు వస్తాము అక్కడ మీరు మమ్మల్ని ఎక్కించుకుని నాగార్జునసాగర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ డ్యామ్ దగ్గర కొంచెం సేపు ఉన్న తర్వాత ఎత్తిపోతల జలపాతం ఉంది కదా అక్కడ ఆపాలి మళ్ళీ అక్కడ కొద్ది సమయం మేము ఉన్న తర్వాత తీసుకువచ్చి మమ్మల్ని నరసరావుపేటలో శివుడు బొమ్మ జంక్షన్ దగ్గర దింపేస్తే సరిపోతుంది సరే అండి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి అక్కడ వచ్చిన తర్వాత మాకు కాల్ చేయండి మొత్తం ట్రిప్ రెండు వేల ఐదు వందలు అవుతుందా సరే నండీ సోమవారం వచ్చేయండి